తెలుగు భాష విద్యను మెరుగుపరచడం తెలుగు భాషను ప్రచారం చేయడానికి మరియు సంరక్షించడానికి ముఖ్యమైన మార్గం తెలుగు భాష విద్యను మెరుగుపరచడం ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు తెలుగు భాషను సమర్ధవంతంగా బోధించడం ద్వారా తెలుగు మాట్లాడే వారు తమ భాషను మరింత చక్కగా నేర్చుకోవచ్చు మరియు వారిలో భాషపై ప్రేమను పెంపొందించుకోవచ్చు తెలుగు సాహిత్యం మరియు సంస్కృతిని ప్రోత్సహించడం తెలుగు భాషను ప్రచారం చేయడానికి మరియు సంరక్షించడానికి మరొక మార్గం తెలుగు సాహిత్యం మరియు సంస్కృతిని ప్రోత్సహించడం తెలుగు సాహిత్యం మరియు సంస్కృతి గురించి ప్రజలకు అవగాహనా కల్పించడం ద్వారా తెలుగు భాషపై ప్రజలకు మరింత ఆసక్తికరమైన జరిగించవచ్చు తెలుగు భాష ఉత్పత్తులను అభివృద్ధి చేయడం తెలుగు భాషను ప్రచారం చేయడానికి మరియు సంరక్షించడానికి మరొక మార్గం తెలుగు భాష ఉత్పత్తులను అభివృద్ధి చేయడం తెలుగు భాష అందు వాటిలో ఉన్న డిజిటల్ కంటెంట్ మరియు సాఫ్ట్వరు పెంచడం ద్వారా తెలుగు మాట్లాడే వారు తమ భాషను రోజువారీ జీవితంలో రోజువారీ జీవితంలో ఉపయోగించడానికి మరింత ప్రోత్సహించబడతాయి ఈ చర్యలు తీసుకుంటే తెలుగు భాష దాని శక్తీ మరియు సంపదను కొనసాగించగలదు మరియు భవిష్యత్తు తరాలకు అందుబాటులో ఉంటుంది అదనంగా తెలుగు భాష ప్రచారం చేయడానికి మరియు సంరక్షించడానికి తెలుగు మాట్లాడే ప్రజలందరూ తమ భాషపై గర్వ పడటం మరియు దానిని ప్రోత్సహించడానికి కృషి చేయడం చాలా ముఖ్యం తెలుగు భాషను ప్రోత్సహించడానికి మరియు సంరక్షించడానికి మనమందరం కలిసి పని చేస్తే తెలుగు భాష శతాబ్దాలుగా మనతో ఉంటుంది